హలో హలో సార్ నేను కుమార్ సార్ నేను విష్ణు కాలేజ్ మీ స్టూడెంట్ని సార్ సార్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్ మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ ఇప్పుడున్న డిస్ట్రిక్ నుంచి మేడ్చల్ డిస్ట్రిక్కి ట్రాన్స్ఫర్ అయ్యింది సో నాకు సర్టిఫికేట్స్ కావాలి సార్ కొన్ని సార్ నాది మాది ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ మాది బి బి బి గ్రేడ్ సార్ బి సెక్షన్ సార్ అవున్ సార్ ఎంతుంది సార్ నా డ్యూ సార్ అది మనం లాస్ట్ టైం నేనొక ఎంతో కట్టిన నాకు తక్కువ ఉందనుకుంటా ఒకసారి చూడండి సార్ జస్ట్ అలా ఓకే సార్ నేను ఓకే సార్ మ మ మ సార్ మా ఫాదర్కి ఈ రోజు చెప్పి నేను ఫీజ్ అరేంజ్ చేస్తా సార్ సార్ ఇంకా బోనాఫైడ్ ఓకే సార్ నాకు బోనాఫైడ్ ఇట్లా కావాలి సార్ నాకు లేదు సార్ ఇప్పుడు నాకు టిసి బో టిసి తీసుకుని వెళ్ళిపోతా కదా సో నాకు అక్కడ ఇప్పుడు మేడ్చల్కి ట్రాన్స్ఫర్ అయ్యింది మేడ్చల్లో ఉండాలి సార్ నేను ఇప్పుడు అక్కడ మేము షిఫ్ట్ అవుతున్నాం పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం ఓకే సార్ ఓకే సార్ రేపొచ్చి నేను తీసుకుంటా సార్ నాన్నని తోలుకొచ్చి ఓకే ఓకే సార్ త్యాంక్ యూ సార్